ఇప్పుడు త్రిబుల్ ఆర్ కానీ బాహుబలి కానీ పుష్ప కానీ ఇవన్నీ పాన్ ఇండియా మూవీస్ కానీ ఆ ఈ మూవీస్ ఏంటంటే చాలా బాగుంటాయి అంటే విజువల్స్ కానీ ఏమన్నా వాటి క్యారెక్టర్స్ కానీ వాటి పాత్రలు వాళ్ళ వాళ్ళ వేసుకునే బట్టలు కానీ వాళ్ళ యాక్టింగ్ అని అన్ని విధాలుగా చాలా బాగుంది అంటే త్రిబుల్ ఆర్లో వచ్చేసరికి ఏంటంటే ఆ క్యారెక్టర్స్ చూశారా అంటే భీముడు క్యారెక్టర్ కానీ రాముడు క్యారెక్టర్ కానీ రెండు చాలా బాగున్నాయి అంటే ఆ స్టార్టింగ్లో మనకి సినిమా మొదలు పెట్టినప్పుడు మనకి ఒక వాయిస్ అనేది వస్తుంది ఆ వాయిస్లో సినిమా మొత్తం చెప్తారు ఇది ఎవరు గమనించరు కానీ అది ఒక చిన్న కథలాగా చెప్తారు ఒక పులిమేక కథలాగా చెప్తారు కానీ మనకి ఎండుకు వచ్చేసరికి మనకి అర్థమవుతుంది ఓకే ఇది ముందు మొదట్లో ఈ సినిమా మొత్తం మనకి ఒక రౌండ్ ఫిగర్ ఇచ్చారు అన్నట్టు చెప్తారు కానీ ఎవరికి అర్థం కాదు మనం అది ఏదో చిన్న కథ అనుకుంటాం కానీ సినిమాలోకి వెళ్ళేసరికి మనకి కొంచెం కొంచెం అంతా అయోమయంగా ఉంటుంది ఏంటి సినిమా ఏమీ అర్థం కావట్లేదు అనేసి ఆ ప్లేసెస్ కానీ ఆ ప్రాంత అదే ఆ ప్రాంతాలు వాళ్ళు చేసే యాక్టింగ్ అన్నీ అన్నీ చాలా బాగుంటాయి ఇప్పుడు త్రిబుల్ ఆర్లో అయితే భీముడు పాత్ర అయితే చాలా బాగుంటుంది అంటే భీముడికి బలం ఎక్కువ తెలివి ఉండదు రాముడికి తెలివి ఎక్కువ ధర్మం ధర్మం పా ధర్మం ఒక్కటే ధర్మం వైపు వెళతారు వీళ్ళు ఇద్దరు వీరిద్దరిని కలిపితే ఒక శక్తి లాగా ఉంటుంది అంటే భీముడికి బలం ఎక్కువ కాబట్టి ఆ బలంతో ఏదన్న చేయగలరు రాముడికి ధర్మం కాబట్టి ఆ బలాన్ని ధర్మంలో నడుపుతారు అన్నట్టు ఒక స్టోరీలాగా తీశారు కానీ మనకు మొదట్లో సినిమా అంతా చెప్తారు ఒక వాయిస్లో కానీ మనకు అర్థం కాదు ఆ ప్రాంతాలు కూడా చాలా బాగుంటాయి వీళ్ళు వీళ్ళ స్టో వీళ్ళ కథలు కూడా చిన్నప్పుటి నుంచి అంటే పైకి వచ్చేవరకు ఎలా ఉంటుంది కథ అనేది మొత్తం చాలా విజువల్గా చాలా బాగుంది